హలో ఎస్ మ్యామ్ చెప్పండి ఓకే అమ్మ నువ్వు ఎక్కువగా వెజిటేబుల్స్ తినాలి మంచి క్యాలరీస్ ఉండే ఫుడ్ తీసుకోవాలి ఫ్రూట్స్ తీసుకోవాలి బరువు తక్కువగా ఉండే అవే వెయిట్ ప్రకారమయితే వెయిట్ పెరగకుండా చూసుకోవాలి మీరు ఫుడ్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉండేవి చూసుకోండి పాలు ఆకుకూరలు ఇలాంటివి తినాలి బయట జంక్ ఫుడ్ అనేది అసలు తినకూడదు ఇంక ఏమిటి అంటే టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి ఈవినింగ్ తొందరగా తీసుకోవాలి నైట్ నైన్ థర్టీ తర్వాత అట్లా తీసుకోకూడదు ఎయిట్ ఓ క్లాక్ కల్లా ఫుడ్ తినేసేయాలి రాత్రి కొంచెం చపాతీలు తినడం చాలా బెటర్ అమ్మా మార్నింగ్ అవర్స్లో బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ తీసుకోండి బ్రేక్ఫాస్ట్లో మీరు స్ప్రౌట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి తీసుకోవడం బెస్ట్ ఆయిల్ ఫుడ్ చాలా తగ్గించండి కొలెస్ట్రాల్ పెరగకుండా లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి అప్పుడు ఏమిటి అంటే లిక్విడ్ ఫుడ్ తీసుకుంటే స్టమక్ ఫుల్గా ఉన్నట్టుగా ఉంటుంది ప్లస్ మనకి శరీరానికి కావాల్సిన క్యాలరీస్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఏం ఫుడ్ తీసుకుంటారు అసలు నాన్ వెజ్ తీసుకోకూడదు అమ్మా వెజ్జే చాలా మంచిది మీకు ఇంకొకటి ఏమిటి అంటే ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకోండి స్నాక్స్ టైమ్స్లో ఆయిల్ ఫుడ్ పూరీలు అట్లాంటివి కాకుండా ఇప్పుడు వాటర్మిలన్ కానీ ఆపిల్ ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ అయినా మంచిది ఎక్కువగా కీర ఇలాంటివి ఫుడ్లో మాత్రం ఎక్కువగా ఆకుకూరలు పప్పు దినుసులు ఇలాంటివి ఉండేటట్టు మీరు చూసుకోవాలి

నేను ఒక మీకు ఇంకా మీరు ఎప్పుడైనా పర్సనల్గా నా దగ్గరకి వచ్చినప్పుడు మీకు క్లియర్గా అన్ని వేసి ఇస్తాను అప్పటివరకు మాత్రం మీరు ఫుడ్డు చాలా ఎందుకంటే ఇప్పుడు చాలా జబ్బులు వస్తున్నాయి థైరాయిడ్ చిన్న చిన్న పిల్లలకి థైరాయిడ్ షుగరు ఇలాంటివి అంటే మన బాడీ ఎక్కువగా బరువు పెరగకుండా ఉండడానికి చూసుకోవాలమ్మా ఓకే పర్సనల్గా వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి రండి ఓకేనా వెల్కమ్